నాకు నచ్చిన బుక్కు లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనమాట అది నా దగ్గర ఉంది అది రెండువేల పదమూడులో విడుదల చేయబడింది నాకు మా ఫ్రెండ్ దాన్ని గిఫ్ట్గా ఇచ్చారు అయితే నేను ఆ బుక్ తీసుకున్నప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అలా ఒక కప్బోర్డ్లో ఉండేది అనమాట ఒకసారి ఖాళీగా ఉన్న సమయంలో తీసి చదువుదాం అసలు ఆ బుక్ దేనికోసం అని చెప్పేసి నేను ఆ బుక్ని తీసుకొని చదవడం ప్రారంభించాను అయితే దాని రచయిత ఎవరంటే కే డార్కెట్ సన్ అయితే ఇది ఒక అమ్మాయి కథ అనమాట ఆ ఇరవైవ శతాబ్దపు ప్రధమార్ధంలో పుట్టుక మరియు మరణం పునర్జన్మ అనే దానిమీద ఈ కథ అనేది తిరుగుతూ ఉంటది అది ఆ అంతులేని చక్రం అనేది ఎలా రన్ అవుతుంది ఆ హీరోయిన్ పేరు ఉర్సులటాడ్ అనమాట ఉర్సులటేడ్ కథ ఎలా వచ్చింది అసలు అమ్మాయి పుట్టినప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి ఉంటుంది ఆ బుక్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చదువుతున్నప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ఇన్నాళ్లు నేను ఎందుకు చదవలేదు అని చాలా బాధపడ్డాను అనమాట అది ఏంటంటే ఆ అమ్మాయి పంతొమ్మిది వందల పదిలో జన్మిస్తుంది ఒక రాత్రి తను మొదటి శ్వాస తీసుకోక ముందే మరణిస్తుంది అదే రాత్రి ఆమె పునర్జన్మ పొంది జీవించి ఉంటుంది ఏంటి ఇది ఎంత కన్ఫ్యూషన్గా ఉంది అనిపించింది చదువుతున్నప్పుడు కానీ ఆ బుక్ ఒక్కొక్క పేజీ చదివే కొద్ది ఆమె యొక్క జీవితంలోనికి మనం వెళ్లి సినిమా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆమె యొక్క పద్ధతులు ఆమె నడిచే విధానం రెండు జన్మల్లోని ఏ విధంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి మనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట వివిధ పరిస్థితుల్లో తను ఎలా జీవిస్తుంది ఎలా మరణిస్తుంది అని చెప్పి ఉర్సుల కొత్త మరియు ప్రత్యామ్నాయ జీవితాల్లోనికి పునర్జన్మ ఎలా పొందింది అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందనమాట ఈ కథ ఉర్సుల ప్రతి జీవితాన్ని రెండు ప్రపంచ యుద్ధాల వరకు విస్తరించిన క్లిష్టమైన యుగంలో తన ప్రయాణిస్తున్నప్పుడు ఆమె పరిస్థితి ఏంటి ఆ మానసిక స్థితి ఎలా ఉంది అనేది ప్రతి ఒక్క పిక్చర్లాగా మనకి కనిపిస్తుంది అనమాట అది చదువుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే దాన్ని సినిమా కింద తీస్తే చాలా మంచి పేరు వస్తుంది సస్పెన్స్ థ్రిల్లర్ కింద ఉంటుంది అనమాట ప్రతి వ్యక్తి కూడా ఇది ఒకటే అనిపిస్తుంటుంది మనం చనిపోయిన తర్వాత జీవితం ఏంటి మళ్లీ పునర్జన్మ ఉంటుందా లేదా అనేది ప్రతి మనిషిలోని పుట్టే ఒక ఆలోచన అది మనకి ఈ నవల చదవడం ద్వారా ఒక ఇంట్రెస్ట్ అనేది ఏర్పడుతుందనమాట తెలుసుకోవాలి అని చెప్పి దాన్ని సినిమాగా తీస్తే చూడాలనుకుంటున్నాం అది చాలా పాపులర్ అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి చాలా నచ్చుతుందని నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అందువలన ఎవరైనా సినిమా తీస్తే ఈ యొక్క లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనే నవల్ని తీస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట ఇది మనుషుల జీవితాన్ని ప్రతిభింబిస్తుంది అసలు ఆ కథానాయక ఎలా చేసింది ఏంటి రెండు జీవితాలను ఎలా మెనేజ్ చేసింది అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట ఈ సినిమా తీస్తే చూడాలని నాకు అనిపిస్తుంది